శ్రీబాలాజీ జిల్లాలో వాతావరణం ఎలా ఉందంటే ఇక్కడ వర్షాలు పడ్డం వల్ల భారీ వర్షాలు పడ్డం వల్ల ఇక్కడ అందరూ వాళ్ళ ఇళ్లల్లోనే ఉంటూ వాళ్ళు కాలం గడిపే వాళ్ళు ఇలా వర్షాలు పడ్డం వల్ల అందరూ వాళ్ళొళ్ళ ఇళ్లల్లోనే ఉంటారు అలా కాకుండా ఇంకా వాతావరణం తగ్గి మాములుగా ఉంటే అందరూ హ్యాప్పీగా ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు ఇంకా ఎంతో సంతోషంగా గడిపే వాళ్ళు వర్షం పడడం వల్ల కూడా ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉండడం అలా జరుగుతుంది అలా కాకుండా ఇంకా పనులకు వెళ్లి ఈవెనింగ్ వచ్చి ఇంకా అందరూ కలిసి మెలిసి ఉండడం హ్యాప్పీగా ఉంటుంది ఈ బాలాజీ జిల్లాలో వాతావరణము రోజూ భారీ వర్షాలు పడడం వల్ల అందరం కష్టంగా బాధపడుతూ ఉంటారు అలాగే మండే ఎండలో వేడి కాలంలో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు అలా కాకుండా ఉండం వల్ల వర్షాకాలం అపుడప్పుడు వచ్చి పోతూ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు వాళ్ళ వాళ్లు పనులకు వెళ్లి ఇంటికి వచ్చేలోపు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఉంటారు అలా ఉండడం వల్ల వాతావరణం కాలాలు మారడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటారు ఇలా మారినప్పుడు ప్రజలు జీవితంలో ఎంతో హ్యాపీగా ఉంటాయి వర్షాకాలమనేది అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అలాగే మండే ఎండ వేడి శీతాకాలం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల అందరూ ప్రజలందరు చాలా బాధ పడుతూ ఉంటారు అలాకాకుండా ఇక్కడ బాలాజీ నగరంలో వాతారణం ఎప్పుడూ కొంచెం అలా ఎండ కాకుండా ఇలా వర్షాకాలం కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇలా ఉండడం వల్ల శ్రీ బాలాజీ జిల్లాలో చాలా హ్యాపీగా ఉంటారు ఇలాగ కాలువలో కాలాలు చాలా గడిపేవారు ఆహ్లాద కరంగా ఉంటాయి శీతాకాలంలో వర్షా కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా నార్మల్గా ఉండడం వల్ల అందరూ శ్రీబాలాజీ జిల్లాలో అందరూ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు